భవిష్యత్తులో తెలుగు భాషని ఎలా ప్రచారం చెయ్యాలంటే ఈ రోజుల్లో చాలా తెలుగు భాషని చాలా అంత అంతరించిపోయింది తెలుగు ఎవరు యూజ్ చేయటం లేదు ఈ రోజుల్లో టెక్నాలజీ రావడం వలన ఇంగ్లీష్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు తెలుగు వాళ్ళే ఎక్కువగా ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నారు తెలుగు మీడియమ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇంగ్లీష్ వ్యాయామం వలన ఇంగ్లీష్ ప్రాథమిక స్థాయి నుండి బోధన మాధ్యమంగా ప్రత్యేకించి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు అందు ఆధునికంగా ప్రసార మధ్యమలో సినిమాల్లో వాడే తెలుగును కూడా ఇంగ్లీష్ పదాలుగా మారుతూ ఉన్నాయి ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశం ఏర్పడిన ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగుకి ప్రాధాన్యత లే రాలేదు ఈ స్థాయిని చక్కదిద్దడానికి వ్యక్తులు ఎవరూ లేరు సంస్థలు కృషి చేస్తూ ఉన్నాయి తెలుగు సాహిత్య సాహిత్యంలో మాధ్యమాలల్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి మాటలు పొందికంగా కరువైపోతుంది తేట తెలుగుని మాటలు అల్లిక కరవైపోతుంది తెలుగు భాష మాట్లాడేవారు తక్కువైపోతున్నారు మన జనరేషన్లో ఆధునిక పోకడల పేరుతో మా మాతృభాష స్వరూప స్వభావాలను రూపురేఖలను మార్చేస్తున్నారు మాతృభాష బీన మన అభిమానం జనస్థా సామాన్యానికి లేకపోవడం ఇద్దరు తెలుగువారు కలిసినా ఇంగ్లీషే మాట్లాడుకుంటున్నారు పాఠ్యాంశంలో తెలుగు లేకపోవడము లేక స్థాయిని దిగజార్చడము ప్రాథమిక విద్య స్థాయిని బోధకులను భాష పండితులని ఉండటం లేదు తెలుగు వాళ్ళు లెక్చరర్స్ ఉండటం లేదు ఎక్కువగా ఇంగ్లీష్ లెక్చరర్సే ఉంటున్నారు పరభాష పదాలను విచ్చలవిడిగా తెలుగు పదాల కన్నా ప పత్రికల్లో వాడుతున్నారు ప్రభుత్వ స్థాయిలో వివిధ పథకాలు ఇంగ్లీష్ పేర్లు పెట్టుతున్నారు విలేజ్ మాల్ అనేది ఈ మధ్యనే ప్రవేశపెట్టారు దేవాలయాల్లో పలానా కార్యక్రమాలలో కూడా అనవసరంగా ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నారు వీఐపీ బ్రేక్ దర్శనం సన్నిధి బ్లెస్సింగ్ వంటివి పెడుతున్నారు